పన్నెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు రెండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాలుగు మూడు రెండువేల మూడు ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు